మా భారతదేశంలో నాకు చాలా ఇష్టమైన రాష్ట్రం అది దేని గురించి చెప్పాలనుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పుకోవచ్చు అనే రాష్ట్రం గురించి చెప్పుకోవచ్చు అంతేగాక ఆ రాష్ట్రం నుండి నాకు చాలా ఇష్టమైన ఇష్టమైన అక్కడ ఉండే వాతావరణం తీసుకోవచ్చు అంతేకాక అక్కడ ఉండే పరిశ్రమలు కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి అంతేగాక అలాంటి అలాంటి ప్రదేశంలో ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంటుంది అంతేకాక ఇలాంటి ప్లేస్ లో కావచ్చు చాలా ఎంజాయ్ చేసే చేయాలంతా పరిసరాలు ఉంటాయి అంతేకాక జమ్ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రంలో ఎంతో చాలా ఖుషిగా ఎంతో హాయిగా ఉత్సాహంగా ఉంటుంది అంతేకాక అలాంటి రాష్ట్రంలో ఎంతో గాను మంచులు కురిసే సమయంలో కావచ్చు వాటిని చూస్తూ ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు అంతేకాక అలాంటి ప్రదేశాలు కూడా ఎక్కువ అద్భుతమైన ప్రదేశాలు మంచు కొండ తో మంచు కొండతో కూడినట్టుగా కొంచెం ఉండి ఉంటుంది అంతేకాకుండా అలాంటి ప్రదేశాలు చాలా అద్భుతాగా చూసేకి చాలా దృశ్యంగా కనిపిస్తాయి అంతేకాక కొంతమంది మనుషులు అలాంటి ప్లేస్ ను అలాంటి ప్లేస్ ను శివుడి వాతావరణం అని కూడా చెబుతూ ఉంటారు అంతేకాక ఇంకొంతమంది అక్కడ దాన్ని వాటిని అక్కడ ఉండే మంచు మంచు కొండలను కైలాస పర్వతం అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు అంతేకాక అలాంటి రాష్ట్రంలోని అలాంటి రాష్ట్రంలో ఉండవలసిన ఒకవేళ ఉండవలసిన ఉన్నట్టుగా ఉంటే తాను ఎంతగానో హ్యాపీ గా ఉండొచ్చు అంతేకాక అది ఒక టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చును ఎంతో ప్రజలు కావచ్చు అలాంటి రాష్ట్రంలో ఎంతగానో జర్నీ చేస్తున్నారు అని గొప్పగా చెప్పుకోవచ్చు